హో వెల్కమ్ థ్యాంక్ యూ అండి అవునండి మా స్టోర్లో మంచి మంచి క్లాత్స్ తీసుకెళ్తున్నారు కదా మీరు మొన్న తీసుకెళ్ళిన క్లాత్ పైన కస్టమర్స్ ఏమన్నారు ఓకే అన్నారా మరి మా దగ్గర ఇప్పటికి చాలా చాలా వెరైటీస్ వచ్చినాయండి మీరు తొందరగా వచ్చి తీసుకెళ్ళండి మీకు మంచిగా కస్టమర్ల ఫీడ్బ్యాక్ మంచిగుంది కదా మీ దగ్గర మీరు మంచిగా కుడుతారు అని కూడా ఓకే ఆల్రెడీ కొన్ని వచ్చినయి వచ్చినయి పెట్టినా ఇంకా ఇంకా మీకు వెరైటీస్ కావాలంటే అంటే ఏ క్లాత్లో కావాలి చెప్పండి అట్లా పెడతాను

ఓకే క్లాత్ అయితే బాగుంది కదా అదే మా దగ్గర తక్కువ ప్రైస్ ఉంటుంది క్లాత్ కూడా క్వాలిటీ బాగుంటుంది కదా ఉంది ఉంది ప్రతి ఒక్కరికీ ఉంది ఎందుకంటే అది మీ ఫాల్ట్ కాదు కదా అట్లా నేను పంపిస్తాను మళ్ళీ కొత్తవి చూసుకోండి మీకు నచ్చుతాయా నచ్చనివా అన్ని కలర్స్ అయితే సెండ్ చేస్తాను చూసుకోండి ఒకసారి మీరు మరి ఓకే సరే పంపిస్తాను ఓకే ఓకే